నాకు ఒక రోజు రొయ్యల బిర్యానీ తినాలని అనిపించింది దానికి నేను స్విగ్గిలో ఆర్డర్ పెట్టాను అయితే డెలివరీ బాయ్ నాకు చికెన్ బిర్యానీ తీసుకోని వచ్చాడు నేను అది విప్పి చూసినప్పటికీ దాంట్లో చికెన్ బిర్యానీ ఉంది దానికోసం నేను ఆ రెస్టారెంట్కి ఫోన్ చేసి మాట్లాడాను అనమాట నేను మీకు రొయ్యల బిర్యానీ ఆర్డర్ చేస్తే మీరు నాకు చికెన్ బిర్యానీ పంపించారు ఏంటి అని వాళ్ళని నేను గట్టిగా మందలించాను దానికి వారు క్షమించండి మేడం మా డెలివరీ భాగస్వామి మీకు తప్పు ఆర్డర్ తీసుకు వచ్చినందుకు మమ్ములను మన్నించండి ఇప్పుడు వెంటనే మీకు మరల రొయ్యల బిర్యానీ చేసి పంపిస్తాము అని చెప్పి ఆయన మాకు విన్నవించుకున్నాడు కానీ నాకే అప్పటికి చాలా ఆకలితో ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది అందుకని నేను వాళ్ళని చాలా గట్టిగా మందలించాను వారు నాకు క్షమాపణ తెలియజేశారు వెంటనే నాకు వేరే డెలివరీ బాయ్తో నాకు రొయ్యల బిర్యానీ తీసుకోని వచ్చారు